మ్యాడమ్ గుడ్ ఈవెనింగ్ మ్యాడమ్ మేము ముషీరాబాద్ జెడ్పిహెచ్ఎస్ స్కూల్ నుంచి మాట్లాడుతున్నాం మీ అబ్బాయి ఇక్కడ చదువుతున్నాడు కదా టెంత్ క్లాస్ అయితే మీ అబ్బాయికి రేపట్నుంచి ఎక్స్ట్రా స్పెషల్ క్లాసెస్ ఉన్నాయి ఫార్టీ ఫైవ్ మినిట్స్ మీ అబ్బాయిని పంపించాలి అంటే ఫిజిక్స్ మ్యాత్స్ పర్టిక్యులర్ సబ్జెక్ట్స్ ఈ రెండూ అంటే కొంచెం మరీ అంత పూర్ ఏమీ లేదు కొంచెం ఇంకా బెటర్మెంట్ కోసమని

బాగా చదువుతాడు అమ్మ కాని కొంచెం మ్యాత్స్లో వీక్ అంటే యాక్చుయల్గా ఫోర్ తర్టీకి ఫోర్ తర్టీకి స్కూల్ అవి స్కూల్ టైమింగ్స్ అయిపోతాయి ఒక హాఫ్ అన్ అవర్ బ్రేక్ ఫై నుంచి సిక్స్ వరకి ఇబ్బంది కాదు అబ్బాయే కదా అమ్మాయి అయితే ఆలోచించాలి అబ్బాయే కదా ఎట్లా అయినా వస్తాడు మనకి క్లాసెస్ ఇంపార్టెంట్ కదా ముందే టెంత్ క్లాస్ ఎగ్జామ్స్ వస్తున్నాయి మార్చ్లో లేదు లేదు లేదు ప్రొవైడ్ చెయ్యం కానీ హాఫ్ అన్ అవర్ అందుకే బ్రేక్ ఎస్ ఎస్ అందుకే హాఫ్ అన్ అవర్ బ్రేక్ ఇచ్చినాం స్న్యాక్స్ టైమ్ కోసమని ఓ ఓకేనా పంపించండి బెటర్మెంట్ మంచిగా ఎగ్జామ్స్ మంచిగా రాస్తాడు బాగా రివిజన్ అవుతుంది రేపటి నుంచే స్టార్ట్ అమ్మ ఫోర్ తర్టీ ఓకే ఫోర్ తర్టీకి క్లాస్ అయిపోతది స్కూల్ టైమింగ్ ఫైవ్కి స్పెషల్ క్లాస్ స్టార్ట్ అవుతుంది ఓకే ఓకే